నేను ఇయర్ఫోన్స్ ఆర్డర్ పెట్టుకొని ఇయిర్పోడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అవి అయితే చాలా దరిద్రంగా వచ్చాయి అస్సలు ఎలా అంటే అస్సలు ఒకటి వినిపిస్తుంది ఒకటి వినిపియ్యట్లేదు అస్సలు సరిగా పనిచేయట్లేదు అస్సలు దాంతో కష్టంగా ఉంది నాకైతే అవ్వట్లేదు అస్సలు ఇది రిటర్న్ ప్రో ప్రోడక్ట్ రిటర్న్ పెడదామన్నా కూడా ఆ ప్రోడక్ట్ రిటర్న్ అవ్వట్లేదు క్యాన్సిల్ అవుతుంది నా మనీ మొత్తం నా పైసలన్నీ ఖరాబ్ ఖరాబ్ అయిపోయాయి మొత్తం పైసలు రిటర్న్ వస్తాయా లేవా తెలిదు ఇంకా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ ఇలాంటి ఇయర్ పోడ్సే పెట్టుకోవద్దు అస్సలు వాళ్ళు రెండు వేలు తీసుకున్నారు ఇయర్ పోడ్స్కి ఏదో ఓ మంచి కంపెనీ కదా మంచి ఆన్లైన్ కంపెనీ కదా మంచి సర్వీస్ ఉంది కదా అని పెడితే ఇదేంటి ఇంత ఘనం వీళ్ళిలా చేసారు నాకైతే అస్సలు మంచిగా లేదు క్వాలిటీ మంచిగా లేదు నేను పెట్టిన క్వాలిటీ క్వాలిటీ రాలేదు నేను పెట్టిన కలర్ రాలేదు అస్సలు చెత్తగా వచ్చిందసలకి ఇయర్ పోడ్స్ ఇలా వస్తాయని నేను అనుకు నాకు చాలా నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అస్సలు చూడగానే ఇయర్ పోడ్స్ చూడగనే ఇది చాలా అంత మంచిగా అనిపియ్యలేదు చూడగనే క్వాలిటీ బాగాలేదు దాని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సరిగ్గా లేదు అది జస్ట్ పట్టుకోగానే చాలా సున్నితంగా ఉంది అస్సలు అది విరిగిపోయింది ఒకటి ఇయర్ బడ్ ఓపెన్ చేయగానే అస్సలు ప్యాకింగ్ లేదు సరిగ్గా ప్రోడక్ట్ సరిగ్గా డెలివరీ చేయలేదు ఇలా అయితే ఎలా అస్సలు నాకైతే అస్సలు నచ్చలేదది అస్సలంటే అస్సలు నచ్చలేదు ఆ ఇయర్ పోడ్స్ అయితే ఆ పో ఆ పోడ్ పెట్టుకుంటుంటే అన్నో అన్నో అన్నెససరీ సౌండ్స్ అన్నీ అన్నీ వినిపిస్తున్నాయి అస్సలు అది వినడానికి చాలా ఘోరంగా అనిపిస్తుంది చెవులకి అది ఘోరమంటే ఘోరంగా అనిపిస్తుంది అస్సలు కొంచెం అస్సలు మంచి ఫీల్ అనిపియలేదు పెట్టుకోగానే నేను పెట్టిన దానికి మంచిగా వచ్చినట్టనిపియలేదు నాకది ఇంకా జర చూసినట్టయితే అస్సలు ఇది ఎందుకు పెట్టినా రా బాబు అనిపించేటట్టు ఉందిది ఏంటో మరి ఎందుకు ఎట్టినానో ఏమో వేరేది పెట్టినా అయిపోతుండేనేమో ఈ ఇయర్ పోడ్స్ పెట్టినా అందుకు అస్సలు పైసలు దండుగ అన్నీ దండుగ టైం దండుగ ఇదేమో రిటర్న్ పెడితే మళ్ళీ పోవట్లేదు వాడు పైసలిస్తడా లేదో తెలవట్లేదు ఎట్లనో ఏమో ఇంకా ఇదయ్యేటట్లేదు ఏం చేయాలో ఏమో రెండు వేలు ఉట్టి పుణ్యానికి పోయినట్టవుతాయి ఏమో మరి ఇది నాకైతే అస్సలు నచ్చట్లేదు దానికి క్వాలిటీ కానీ దాని ఏ చూడ్డానికి కానీ కలర్ కానీ నేను పెడుతుంది నేను ఒక కలర్ పెడితే అదో కలర్ వచ్చింది నేను బ్లాక్ కలర్ పెడితే అది గ్రే కలర్ వచ్చింది ఇట్లయితే ఎట్లా కస్టమర్స్ ఎలా స్యాటిస్ఫై అవుతారనుకుంటున్నారు వాళ్ళు నాకైతే అస్సలు నచ్చట్లేదు రిటర్న్ బ్యాక్ పెడితే రిటర్న్ పోవట్లేదు వాడు రిటర్న్ తీసుకుపోయిన కూడా పైసలు ఎప్పుడేస్తడో తెలవదు అస్సలు వేస్తాడో వెయ్యడో కూడా తెలియదు ఇట్లయితే ఎట్లా అసలకి కస్టమర్ పైన కస్టమర్స్ హ్యాపీనెస్ పైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలా ఇంకా ఆన్లైన్ వాళ్ళు ఏమో ఇంకోకసారి ఉంటే ఇంకోకసారి బుద్దుంటే కనుక ఇలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోవద్దు అస్సలంటే అస్సలు నచ్చలేదు నాకు ఇయర్ పోడ్స్ అస్సలు ఏమీ ఇయర్ పోడ్సో ఏమో అనవసరంగా పెట్టిన ఫీలింగ్ వస్తుంది ఈ ఇయర్ పోడ్స్ ఖరాబ్ అయినాయి ఇయర్ పోడ్సు వాడక ముందుకే ఖరాబ్ అయినాయి మా అమ్మ నన్ను పొట్టు పొట్టు తిడుతుంది పెట్టుకున్నందుక ఏమి ఇయర్ పోడ్స్ పెట్టినవని వీళ్ళ వల్ల మళ్ళీ నాకు మా ఇంట్లో తిట్లు ఇదంతా ధమాక్ ఖరాబయ్యే పనులున్నట్టున్నాయి అస్సలు నాకేం అర్థం అవుతలేదు ఇది చేయడానికి ఇయర్ పోడ్స్ కాకున్నాయి ఇవి కాకున్నాయి